వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆశా వర్కర్లు ఇంటింటికి వచ్చి వాళ్ళు మంచిచెడ్డ చూసి వాళ్ళకేమి కావాలి అనేది మళ్ళీ గవర్నమెంట్కి చెప్పేసి కావలసిన సప్లై వాళ్ళకి ప్రజలకి ఇచ్చేస్తూ ఉంది పిల్లలకి చదువుకి కూడా అన్నీ పుస్తకాలతో సహా వాళ్ళకి భోజనంతో సహా అన్నీ వసతులు ఏర్పాటు చేసి వాళ్ళు పైకి ఏదగేటట్టు చాలా ప్రోత్సాహం చేస్తున్నారు